హలో ట్యాక్సీ వాళ్ళా మీరు మేము బుక్ చేశాము నాయుడుపేట నుంచి బుక్ చేశాము ఇంకా రాలేదు ఆలస్యమైంది ఎందుకు మేము అర్జెంటుగా వెళ్ళాలని ఉంది కదా నువ్వు గంట ముందు నుంచి ఫోన్ చేస్తే ఇప్పటికి రాలేదు ఎక్కడ ఉన్నారు వస్తున్నాం వస్తున్నాం అంటున్నారే గానీ మాకు చెప్పలేదు ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటున్నారు మాకు అవసరము వెళ్ళాలి మీరు త్వరగా రండి మాకు అలస్యమయితే ముసలి వాళ్ళు ఇబ్బంది పడతారు చిన్నపిల్లలు ఉన్నారు లేట్ అయిపోతే త్వరగా రండి